లాక్డౌన్ సమయంలో చాలామంది ప్రజలు ఇంట్లోనే ఉండాల్సిన ఉండాల్సి రావడంతో వారి పని చదువు వినోదం మొదలైన అన్ని కార్యకలాపాలు మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా జరగడం ప్రారంభమైంది విద్యార్థుల విషయంలో చూస్తే పాఠశాలలు కళాశాలలు మూత పడటం వల్ల ఆన్లైన్ క్లాసులే ప్రధానమైన విద్యా వ్యాపార రంగంగా మారాయి ఈ కారణంగా ప్రతీ ఒక్కరూ మొబైల్ లేదా ల్యాప్టాప్ మీద ఆధారపడడానికి మేలిన మేలిన మేలినారు ఆన్లైన్ చదువులు అరివి కొత్తహరభ కావడంతో ఆరంభంలో క్రొత్త కొంతమంది పిల్లలకు తల్లి దండ్రులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అయితే ఈ సా సమయానుకూలంగా స్కూల్ మరియు టీచర్స్ మార్గదర్శనంతో విద్యార్థులు ఆన్లైన్ పాఠశాలను స్వీకరించగలిగినారు వీటి వల్ల విద్యార్థులకు నూతనంగా టెక్నాలజీ పై అవగాహన పెరిగింది డిజిటల్ లెర్నింగ్ పద్ధతులపై ఆసక్తి కూడా పెరిగింది ప్రత్యేకంగా విద్యార్థుల విషయాలకి వస్తే

గూగుల్ మీట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తరగతులు నిర్వహించబడ్డాయి విద్యార్థులు కూడా గదిలో కూర్చొని మొబైల్ లేదా ల్యాప్ట్యాప్ ద్వారా అధ్యయనం చేయడం ప్రారంభించారు కొన్ని కుటుంబల్లో ఒక్కటే మొబైల్ ఉండటం వల్ల సవాలు ఎదురయ్యాయి ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక నా విషయాకొస్తే నేను కూడా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకోవడం ప్రారంభించాను ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైన క్రమంగా వాటిని అధిగమించగలిగారు క్రొత్తగా టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకున్నాను వీడియోలు చూడటం ఆన్లైన్ టెస్టులు వ్రాయడం ప్రాజెక్టులు కనిపించడం వంటి అవకాశాలు లభించాయి దీనివల్ల నాకు సయం అభ్యాసం పెరిగింది మొత్తానికి లాక్డౌన్ సమయంలో మొబైల్ ల్యాప్టాప్ వాడకం అనివార్యమైంది ఇది విద్యార్థులకు క్రొత్త అవకాశాలు ఇచ్చింది కానీ అంత సులభం కాదు కొందరి డివైజులు ఇంటర్నెట్ లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను మద్దతు లేకుండా చదువు కొనసాగించడం కష్టం అయింది అందువల్ల డిజిటల్ డివైడ్ సమస్యగా మారింది ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏమిటంటే భవిష్యత్తులో కూడా టెక్నాలజీ ఆధారిత విద్యా విధానాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అది మనం భవిష్యత్తుకు దోహదపడుతుంది లాక్డౌన్ సమయంలో మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడకం ఎంతగా పెరిగిందంటే దాదాపు ప్రతీ ఇంట్లోనూ ఇవి విద్యా ఉద్యోగం సంబంధాల నివారణ వంటి విషయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి చాలామంది వారి రోజువారి జీవితాన్ని ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఈ డివైజన్లపై ఆధారపడి ముందుకు సాగించారు విద్యార్థుల పరిస్థితిని గమనిస్తే పాఠశాలలు కాలేజీలు మదు వేయడం వల్ల ఆన్లైన్ క్లాసులు తప్ప విద్యా కొనసాగించే మార్గం లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో మొబైల్ ల్యాప్టాప్ లేని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల విద్యార్థులు పొలంగట్టుల మీదకి వెళ్ళి సిగ్నల్ వచ్చేటట్లు ఉండే ప్రదేశాల్లో కూర్చిన క్లాసులు వినే పరిస్థితి ఎదురైంది ఈ వారిలో ఉన్న ఉన్న నేర్చుకోవాలన్నా తపన చూపిస్తుంది ఇంతకుముందు సామాజిక బోధనలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థి మధ్య ప్రత్యక్ష సంబంధం లేకపోవడం వల్ల ఆన్లైన్ విద్యలో మార్గదర్శకత అంతా తగ్గింది అయితే కొందరు టీచర్లు అద్భుతంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి విద్యార్థులకు సహాయం చేసారు ఇదే సమయంలో కొంతమంది విద్యార్థులకు ఎక్కువ ఆత్మవిశ్వాసం స్వీయ అభ్యాస నైపుణ్యం పెరిగింది వారు టెక్నాలజీని క్రమంగా మెరుగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ పరీక్షలు ఆన్లైన్ అసైన్మెంట్ వీడియోలు ద్వారాా టాపిక్ తరువాత చేసుకోవడం వారింటి క్రొత్త పద్ధతులను పరిచయమయ్యాయి ఒక విధంగా మారిన విద్యా పద్ధతిని సూచిస్తుంది దీనివల్ల విద్యార్థులో విద్యార్థుల అధ్యయన శైలి కూడా మారింది పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా వీడియోలు ఇ ఇంటరాక్టివ్ కంటెంట్ ద్వారా నేర్చుకునే అలవాటు ఏర్పడింది తల్లిదండ్రుల విషయానికొస్తే వారు కూడా పిల్లల విద్యలో భాగస్వామ్యులు అయ్యారు కొన్ని కుటుంబాల్లో మొబైల్ ఒకటే ఉండటంతో తల్లిదండ్రులు వారి పని సమయంలో పిల్లలకి ఫోను ఇవ్వడం వంటి సమస్యలు వచ్చాయి అయితే చాలా చెట్ల తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు ఇలా చూస్తే లాక్డౌన్ విద్యారంగానికి ఒక రకంగా సవాల్ మాత్రమే కాకుండా ఒక అవకాశంగా అవకాశంగా కూడా మారింది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ క్రొత్త పరిస్థితులకు తగినట్టు అడాప్ట్ కావడం ఒక మంచి అభివృద్ధి